నేను చాలాసార్లు హిందీని తెలుగులోనికి అనువదించవలసి వచ్చినది వృత్తి రిత్యా ఆ అనుభవం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చినది హిందీ తెలుగు అనువాదం అనేది చాలా సంతృప్తిని ఇచ్చింది